ఈ రోజులలో జనులు రకరకాల నృత్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు దానిలో కొంతమంది భరతనాట్యం కూచిపూడి వంటి క్లాసికల్ నృత్యాలను నేర్చుకోవాలని ఇష్టపడితే మరి కొందరు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కూచిపూడి భరతనాట్యం అనేవి మన సంస్కృతిని ప్రతిబంబిస్తూ ఉంటాయి అది నేర్చుకోవడం వలన చాలా ఉపయోగపడతాయని కొంతమంది నమ్ముతున్నారు దీని వలన మనకు మన సంస్కృతి తెలుస్తుంది మరియు రాబోయే తరాలకు మన నాట్యం ద్వారా మన సంస్కృతిని తెలియజేయవచ్చు అని చెప్పి భావిస్తున్నారు మరికొందరు వెస్ట్రన్ నృత్యాన్ని ఇష్టపడుతున్నారు ఇది నేర్చుకోవడం చాలా సులభతరం కూచిపూడి మరియు భరతనాట్యంతో పోలిస్తే ఎందుకు అంటే కూచిపూడి మరియు భరతనాట్యంలో చాలా నిఘంటువులు నిర్దేశాలు ఉంటాయి కానీ ఈ వెస్ట్రన్ నృత్యం అనేది ఎవరి ఒంటి తీరికు తగినట్టుగా వారు చేయవచ్చు ఇది అంత కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని కొంతమంది క్లాసికల్ ఇష్టపడితే కొంతమంది వెస్ట్రన్ నృత్యాలను ఇష్టపడుతున్నారు